హలో హలో సార్ నమస్కారం సార్ ప్ర ప్రసాద్ మొబైల్ షాపా సార్ సార్ మాకు ఒక టెన్ థౌజండ్ లోపల మాకు మొబైల్ ఫోను ఒకటి కావాలి సార్

కంపెనీ మీరే మీ కంపెనీ ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చెప్తారా అండి దాన్ని బట్టి మేం సెలెక్ట్ చెప్పండి సార్

ఓకే సార్ మాకు కీబోర్డ్ వద్దులే వచ్చి వీవో కావాలి సార్ టెన్ థౌజండ్ లోపల ఒక ఎయిట్ ఎయిట్ జీబీ ర్యాము ఫీచర్స్ అన్నీ ఎలా ఉన్నాయండి ఒకసారి చెప్పగలుగుతారా

ఓకే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజా ఓకే సార్ మీరు అవునా

మళ్ళీ ఎక్స్చేంజ్ ఏమన్న ఉంటుందా ఎక్స్చేంజ్ వన్ మంత్లోనా మీరు ఓకే మీరు టెంపర్ అంత టెంపర్ గ్లాస్ అంత మీరే వేయిస్తారు కదండి ఎక్సట్రా ఛార్జెస్ ఉంటుందా ఓకే సార్ మళ్ళీ వచ్చి మీది మీది వీవో ఒకసారి సాంసంగ్ చెప్పగలుగుతారా సార్ ఒక టెన్ థౌజండ్ లోపల

ఒక సిక్స్ సిక్స్ జీబీ సార్ సిక్స్ జీబీ ర్యామ్ కొనాలి సార్ మాకు సిక్స్ జీబీ అయితే మాకు కొంచం కంఫర్టబుల్గా మాకు బాగుంటుంది ఓకే ఓకే సార్ సాంసంగ్ మళ్ళీ మీకు వన్ ప్లస్ ఏమన్నా దొరుకుతుందా సార్ టెన్ థౌజండ్ లోపల ఎంతలో ఉంది సార్ ఓకే

ఓకే సార్ మాకు అది వద్దులే మేము వీవోనే సెలెక్ట్ చేసుకుంటాం సార్ వీవోనా సార్ తగ్గియ్యరా సార్ టెన్ థౌజండ్ లోపల ఏమన్నా తగ్గియ్యరా ఓకే ఓకే సార్ మేము టుమారో మీ షాప్ దగ్గరొచ్చి తీసుకుంటాం సార్ అక్కడికి వచ్చినాక మీకు కాల్ చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్